అయ్యా నేను ఓలాతోనే మాట్లాడుతున్నానా ఓలాతో మాట్లాడితే మాకు ఒక నలుగురు పట్టే టాక్సీకి ఒక విహారయాత్ర వెళ్ళడానికి ఎంత అవుతుంది లేదూ ఆరుగురు పట్టే ఇక్కడ టాక్సీకి ఎంతవుతుంది దీని తేడా ఎంత ఉంటుంది దయచేసి మాకు చెప్పండి నలుగురు పట్టేదైతే అమౌంట్ ఎంత ఆరుగురు పట్టెదైతే అమౌంట్ ఎంత దేనికి తేడా చెప్తే మేము ఒక విహారయాత్ర వెళ్ళడానికి మా కుటుంబసబ్యులం అందరం వెళ్ళడానికి నిర్ణయించుకున్నాము ఈ తేడాను గమనించి మాకు చెప్పినట్టయితే మేము మీ ఓలాలో ప్రయాణించడానికి మేము సుముఖంగా ఉన్నాము కావునా మాకు మా రిక్వెస్ట్ని వెంటనే మీరు తెలియజేయమని కోరుతున్నాను